నా స్నేహితులు ఇప్పుడు పట్టణం నుంచి వస్తున్నారు వాళ్ళకు సరైన స్వాగతం ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి సరిపడే సినిమా అనుభవాన్ని అందించాలి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరి అభిరుచులను తెలుసుకుని వాళ్ళకు నచ్చే విధంగా స్క్రీనింగ్ సమయాన్ని కూర్చడం నాకు బాధ్యతగా అనిపిస్తుంది ఈ ప్రక్రియలో నాకు సంబంధించిన ఉత్తమ హాస్య చిత్రాలను మరియు కొత్తగా వచ్చిన ఇంట్రెస్ట్ సినిమాలను నేను ముందుగా చూసి నా స్నేహితులకు సరిపడే సినిమాని ఎంచుకుంటాను వాళ్ళ ఆనందం కోసమే నేను చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టి వాళ్ళ ప్ర ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చేందుకు ప్రయత్నిస్తాను వాళ్ళకు ఈ అనుభవం ఆనందాన్ని కలిగించే ఉద్దేశంతో నా భావనను పంచుకుంటూ వాళ్ళ అను అభిరుచులను గౌరవిస్తూ ఈ స్క్రీనింగ్ను ప్లాన్ చేస్తాను